ఈ రోజుల్లో అయితే పిల్లలు చాలామంది వరుకు అయితే ఫోన్లల్లో ఆటలు ఆడుతున్నారు అండ్ సిస్టమ్స్లో ఆడుకుంటున్నారు అండ్ వాళ్లకది చాలా డిసడ్వాంటేజ్ అనమాట కళ్ళకు ఎఫెక్ట్ అవుతుంది సోమరిపోతులవుతుంటారు మా రోజుల్లో అయితే మేము కబడి ఆడుకునేటోళ్లం అండ్ క్రికెట్ ఆడుకునేటోళ్ళం ఫుడ్బాల్ ఆడుకునేటోళ్ళం ఈ విధంగా ఆడుకునేటోళ్ళం అండ్ హైడెన్సీక్ ఆడుకునేటోళ్ళం చాలా ఆటలున్నాయి ఈ రోజు పిల్లలయితే పబ్జి ఈలాంటి ఈ స్పోర్ట్స్ గేమ్స్కి అలవాటు పడిపోయినారు అండ్ ఇప్పటిలో అయితే చాలా తక్కువనమాట బాస్కోరేట్స్ బాక్స్ క్రికెట్లున్నాయి ఇప్పుడు కొత్త కొత్తవి పడున్నాయి వాటికి పే చేసి మరి అడుకోవలసి వస్తుంది ఈ రోజుల్లో పిల్లలు ఫుడ్ బాల్ కూడా అంతే ఇది కూడా చాలా తక్కువ మంది ఆడుతున్నారు అందరూ చాలామందయితే ఈ స్పోర్ట్స్ ఆడుతున్నారు బయట ఈ హైడ్ అండ్ సీక్ లాంటి గేమ్సు అసలు ఆడట్లేదు అని నేను అనుకుంటున్నాను ఇప్పుడివరుకయితే ఎక్కడ చూడలేదు నేను ఆడడం అండ్ ఈరోజుల్లో పిల్లలు చాలా వాళ్ల పేరెంట్స్ బాగా గారబంతో అండ్ ఫోన్లల్లో అడిట్ అయిపోయినారు అండ్ అలా ఆడడం అనేది నేనయితే చూడలేదు వీళ్ళు ఈరోజుల్లో పిల్లలనేవి స్కూల్స్లో కూడా ఎంకరేజ్ చేయాలి ఒక ప్రతి పిరియడ్ ఇవ్వాలి అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే వాళ్లకు అనిపిస్తుందనమాట ఫ్రెండ్స్తో ఆడుకొని ఉంటే ఎంత బాగుంటుందని వాళ్ళు ఎక్స్సైజెస్ కూడా అవుతుంది అదే పాటిగా స్ట్రాంగు ఫిజికలి స్ట్రాంగ్ ఉంటారు మెంటలి స్ట్రా హెల్దీ గుంటారు అండ్ స్ట్రాంగ్ ఉంటారు అండ్ అందరు అందరు పిల్లలు ఇలా మంచిగా ఆడుకోవాలి అండ్ కొత్త ఆటలు ఏవి అంటే ఇప్పుడు అయితే లైక్ ఇప్పుడు ఈ బాక్సింగ్ అయితే వచ్చేసింది మొత్తం ఇట్ల ఫిజికలి టచ్ ఏమీ లేకుండా ఫోన్లలోనే అడుకోవలసి వస్తుంది మొత్తం మొబైల్ గేమింగ్స్ ఈజీ గేమింగ్స్ అన్ని ఇవే వర్చువల్ గేమింగ్ గానీ బయట ఇలా బయట ప్లే స్టేషన్ గానీ ఇలాంటివే దొరుకుతున్నాయి అండ్ వాటిని కొంటున్నారు కూడా లక్షలు లక్షలు పెట్టి ఇంట్లోనే ఇంట్లోనే గేమ్ సెటప్స్ చేసుకుంటున్నారు అండ్ మొబైల్స్లో కూడా చాలా మంది ఆడుకుంటున్నారు అండ్ ఈ రోజుల్లో అయితే నేను ఇదే చాలా ఎక్కువగా చూస్తునాననమాట బయట గేమ్స్ అయితే తక్కువ మంది ఆడతారు చాలా తక్కువ మంది ప్యాషన్ ప్యాషనేట్ ఉండేటోళ్లు ఆడుతుంటారు క్రికెట్ లాంటివి ఫుట్బాల్ లాంటివి లైక్ వాళ్ళు వాళ్ల కెరియర్లో అదే గోల్గా పెట్టుకునే వాళ్ళు ఆడుతుంటారు అని నేను అనుకుంటున్నాను అంతే